గుడ్ ఈవెనింగ్ చెప్పండి హౌ మే ఐ హెల్ప్ యు ఎస్ మా తిరుపతి కెఎఫ్సి హోటల్

ఓకే మీ లొకేషన్ కానీ మీ అడ్రస్ కానీ కొంచెం షేర్ చేయరా ఓకే నేను మా కస్టమర్కి ఒకసారి చెప్పి మీ అడ్రస్కి నేను అన్నీ పంపిస్తాను త్యాంక్ యు ఫర్ బీయింగ్ ఎ లాట్